ఏమి కావాలి హలో అవును సార్ ఏది మీ సైజు చెప్పండి సార్ అంటే మీరు బాటా మీరు షూస్ షూస్ తీసుకోవాలనుకుంటున్నారా చెప్పల్స్ అయినా షూస్ కావాలంటే ఓకే ఓకే మీరు ఎక్కువ ఎక్కువ రోజులు యూజ్ చేసుకోడానికి బాటా చాలా యూజ్ అవుతుంది సార్ పారగాన్ కానీ బాటా కానీ లేదంటే ఇంకా బ్రాండెడ్వి కూడా తీసుకోవచ్చు అదిదాస్ రిలాక్సో ఇంకా కొన్నున్నాయి సార్ మాములుగా ఇవి కూడా తీసుకోండి కాకపోతే మీకు బాటా తీసుకున్నారంటే దాంట్లో లెదర్ షూస్ ఐ మీన్ లెదర్ టైప్ ఉన్నాయి అవి కావాలంటే తీసుకోండి చాలా బాగుంటున్నాయి ఎక్కువ రోజులు వస్తున్నాయి అదే కదా సార్ మనకి కావాలి ఉన్నాయి సార్ అవి కూడా మీ సైజు చెప్పండి సార్ సైజుని బట్టి సార్ మీ సైజ్ చెప్పండి సార్ ఎయిటా సార్ అది ఒక త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి

సార్ మీక్కావాలంటే ఆన్లైన్లో అయినా మేము పంపిస్తాము లేదంటే ఒకసారి ట్రంక్ రోడ్కి అయినా రండి అక్కడుంది షాప్ మాది

షూస్ కూడున్నాయి సార్ చాలా మందికి ఈ బ్రాండెడ్ ఉన్నాయి నైకి ఉంది దాంట్లో చాలా మంచి బ్రాండ్స్ ఉన్నాయి అ అదే బ్రాండ్ చాలా మంచిది కాకపోతే కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది అది షూస్ కూడా ఉన్నాయి ఉన్నాయి సార్ రండి సార్ వచ్చి ఉన్నాయి సార్ ప్రతి ఒక్కటి ఉన్నాయి ప్రతీ సైజు ఉన్నాయి మీకు కావాల్సిన కాస్ట్లో కూడా నేను మ్యాగ్జిమమ్ చూపిస్తాను ప్రతి రోజుంటుంది సార్ మార్నింగ్ టెన్ ఓకే సార్ టెన్ టు నైన్ ఉంటుంది వచ్చేయండి ఓకే సార్ మీ పేరేమి సార్ ఓకే సార్ మీ పేరేంటి ఓకే ఓకే ఓకే సార్ వచ్చేయండి రేపు థ్యాంక్ యూ సార్